మా ప్రాంతంలో ఎక్కువగా ఏడాది పొడుగునా వ్యవసాయం ఎక్కువగా పండిస్తూ ఉంటారు వరి మొక్కజొన్న నువ్వులు మినుములు పెసర్లు కందులు ఎర్ర దుంపలు దుంపలు ఉల్లిపాయలు వంటి ఆకుకూరలను కూడా నిత్యం సంవత్సరం పొడుగునా పండిస్తూనే ఉంటారు వివిధ వాతావరణంలో కూడా ఈ పంటలు పండుతూనే ఉంటాయి విజయనగరం జిల్లాలో ఎక్కువగా కాలువలు నదులు వంటివి ఉండటం వలన రిజర్వాయర్లు ఉండటం వలన ఎక్కువగా ఇక్కడ నీటికి ఇబ్బంది అనేది ఉండదు వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్లో రెండవ స్థానంలో ఉంది